ప్రాచీనకాలం నుంచి అడవులలోకి లేదా కళ్ళాలలోకి వెళ్ళి కట్టే పుల్లలు వచ్చేవి రకరకాలు కర్రలు చెత్త పుల్లలు మరియు టేకు కర్రల రొద్దు ఇలా లేదంటే చెట్ల నుంచి వచ్చిన రొద్దు కొమ్మలు ఆకులు రకరకాల రెమ్మలు ఎదురుకర్రలు టెకు కర్రలు సర్వే కర్రలు గన్నేరు కర్రలు వేప కర్రలు వాటి కొమ్మల యొక్క ఉళ్ళాకులతో వంట చేసేవారు ఆ తర్వాత పేడతో పిడకలు చేసుకోని వంట చేసే వారు ఆ తర్వాత పేడ పొయ్యిలు వచ్చాయి పేడ పొయ్యిలు వచ్చిన తర్వాత గ్యాస్ పొయ్యిలు గ్యాస్ పొయ్యిల తర్వాత ఓ ఓన్లీ గ్యాస్తో వంటలు చేస్తున్నారు ఇప్పుడు కుక్కర్లు కరెంట్ కుక్కర్లు రైస్ కుక్కర్లు సోలర్ కుక్కర్లు ఇలా రావడం వల్ల కుక్కర్లో అన్నం పెడితే అన్నం ఉడికిపోతుంది అలాగే ఎలక్ట్రిక్ ఓవెన్లు ఎలక్ట్రిక్ కరెంట్తో కరెంట్లో అన్నం కరెంట్తో సాయంతో టీయి కావాలన్నా అన్నం కావాలన్నా వచ్చేస్తుంది అలాగే పప్పు పప్పులు రుబ్బాలని రుబ్బురోల్లోనూ రుబ్బేవారు లేదా రోకర్లతో పప్పులు ఇలా ఇది చేసేవారు పప్పులు సాయపెట్టేవారు కాని ఇప్పుడు గ్రైండర్లు మిక్సర్లు రావడం వల్ల టిఫిన్లు చేయడానికి కూడా పప్పులు రుబ్బుకోవడాలని లేదని ఏదయినా పదార్ధాలు వండిపెట్టుకోవాలి అన్న చాలా సులభంగా మారింది గ్రామంచికరణము వచ్చింది సాంకేతికపరిజ్ఞానంతో అన్నీ వస్తువులు ఆధునీకరణ వస్తువులు చాలా కారణంగా అయ్యాయి ఇలా ప్రపంచీకరణ ఆధునీకరణ వస్తువులు రావడం వలన మనిషి బద్దకస్థం రావడం వలన బీపీలు షుగర్లు వ్యాయ వ్యాయామం లేక మానసికంగా శారీరకంగా బాధపడి చాలా రకాల జబ్బులు వస్తున్నాయి అలాగే బట్టలు ఉతకడానికి నదులుకు నదులకు లేకపోతే ఏర్లకు వెళ్ళేవారు చెరువులకు వెళ్ళేవారు కానీ వాషింగ్ మషిన్ రావడం వలన ఇంట్లోనే ఉండుతున్నారు అలాగే నీరు వేడి పెట్టాలన్న వేడి పెట్టాలన్నా పొయ్యిలమీద పెట్టేవారు కాని ఇప్పుడు ఈ హిటర్లు గీటర్లు వచ్చేయి అలాగే ఫ్రిడ్జ్లు ఏసీలు రిఫ్రిజిరేటర్లు కూలర్లు ఇలా రావడం వలన చాలా రకాలుగా వాతావరణ పరిస్థితులు మారిపోయినాయి అసలు వర్షాలు పడటం లేదు కార్బన్ మోనాక్సైడ్ కార్బన్ డయాక్సైడ్ ఫ్లోరో కార్బన్లు గ్లోబల్ వార్మింగు భూమి వేడెక్కి ఓజోను పొర దెబ్బతినడము ప్రభావాలు ఇతర కారణాలతో హిమాలయ పర్వతాలు దగ్గర కన్నాలు అగ్ని పర్వతాలు పెరగడం ఇవి చెక్కాలా వాతావరణ పరిస్థితులో మార్పులు వచ్చాయి ఇవి ఇలా వాడిన ఒక లిమిట్ మీద వాడడం మంచిది ఎ ఆధునికరణం ప్రపంచీకరణ రావడం వలన మనిషి అసలు డబ్బులకు డబ్బులకు దీనికి సుఖంకు అలవాటు అయిపోయి మనము చాలా రోగాల భారీనా పడుతున్నాము ఆధునీకరణ ప్రపంచం వలన మనిషి బద్దగస్థుడై శారీరకంగా మానసికంగా బాధపడుతూ ఉన్నాడు ఎటువంటి వ్యాయామాలు లేక హాస్పటల్ పాలు అవుతున్నారు మంచిదే కానీ ప్రపంచీకరణ ఒక సరిహద్దు ఒక అవసరం మేరకు వాడాలి అని నేను అనుకుంటూ ఉన్నాను